మేము చేపలు పట్టడం చిన్నప్పుడు మా పెద్దల ద్వారా నేర్చుకున్నాము మా పెద్దలు బోట్లలో చెరువుల లోపలికి వెళ్ళి సరస్సులలో వలలు ద్వారా చేపలు పట్టేవారు వాళ్ళు ఆ చాపలు పట్టడానికి అనుగుణంగా బోట్లను పడవలను వలలను దానికి సంబంధించిన వాటిని ప్రయత్నించి వా చేపలు అనేవి పట్టడం జరిగేది కొన్ని సంవత్సరాలకు ముందు చేపలు పట్టడం అనేది వివిధ రకాలగా చేసేవాళ్ళం